నమస్తే అండి చెప్పండి అవునండి చెప్పండి కుడదామండి ఎంత మంది అండి

సరేనండీ డా అమ్మా అమ్మాయిలకి అయితే ఐదు వందలండి అబ్బాయిలకి అయితే ఆరు వందలండి కుట్టినవి తీసి చూసి తీసుకుందామండి కుట్టిన తరువాత తీసుకుని వస్తారా అండి సరే వీలు చూసుకుని వస్తానండి ఖాళీగా

అవునండి తీసుకోండి వస్తానండి వీలు చూసుకుని ఏ టైంలో కావాలండి అవి

సరే సరే ఓకే